పండ్లను కూడా ఇవ్వదు ఈ చెట్టుని జంతువులు కూడా బాగా ఆకర్షించి ఆకులను తినే తినడం జరుగుతుంది ఈ చెట్టుకు కూడా నీళ్లు మంచిగా పారించాలి లేకపోతే చెట్టు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది ఇలా ఈ మామిడి చెట్టును బతికించడం చాలా కష్టం కానీ మామిడి చెట్టు మంచిగా పెరుగుతే మనకు ఎన్నో లాభాలు ఇస్తుంది మామిడికాయలను మనం తెంపి మనం బాగా చూసుకోవచ్చు

పెంచడం కష్టమే జామ చెట్టు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆకులు ఉండవు దాని కొమ్మ కూడా చాలా సన్నగా ఉండడంవల్ల అది పెరగడం చాలా కష్టం ఇలా జామ చెట్టు పెరిగే సమయంలో మనం దానికి ఒక కట్టను కట్టి దానికి సపోర్టుగా ఉండడ ఉంచడం వల్ల చెట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది జామ చెట్టు కూడా నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం రెగ్యులర్గా నీళ్లు పోస్తూనే ఉండాలి అలా ఎండ కూడా

ఎంతో పోస్ట్ పోస్టర్ పోస్టకాలు ఉంటాయి అలా తిని మంచిగా ఉండొచ్చు మళ్లీ బయట అమ్మినా కూడా మంచిగా లాభం వస్తుంది ఇక నిమ్మకాయలు కూడా అంతే నిమ్మకాయ చెట్టుకు పురుగులు ఆకర్షించే శక్తి ఉంటుంది బొంత పురుగులు కూడా నిమ్మ ఆకులను బాగా తినడం జరుగుతుంది ఇలా అన్ని ఆకులు పోతే చెట్టు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది దీనివల్ల నిమ్మ చెట్టును బ్రతికించడానికి మనం పురుగుల మందులు బాగా వాడాలి ఆ బొంత పురుగులను కూడా ఆకులు తిన తినకుండా నిర్మూలించుకోవాలి వాటిని చంపేయాలి లేదా లేదా పురుగుల మందులు వాడాలి ఈ చెట్టు ఎదుగుదల కోసం వేర్ల దగ్గర ఊరియా కూడా వేస్తే చెట్టు పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది చెట్టు మంచిగా పెరిగినాక ఆకులు బాగా వచ్చినాక నిమ్మకాయలను కూడా ఇస్తుంది దానికన్నా ముందు ఆ నిమ్మ పువ్వుని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది నిమ్మ పువ్వు గాలికి రాలిపోవడం జరుగుతుంది దానివల్ల నిమ్మకాయలు రాకపోవడం కూడా జరుగుతుంది అందుకోసం మనం నిమ్మ పువ్వుని గాలి కి కింద పడకుండా కవర్లలో కట్టాలి అలానే కొమ్మలని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆకులు రాలకుండా నీళ్లు మంచిగా వెయ్యాలి పువ్వు అలానే విటమిన్స్ న్యూట్రియన్స్ వచ్చేలా యూరియాని కూడా పోయాలి ఇలా చేయడం ద ద్వారా నిమ్మచెట్టు మంచిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది వేసవికాలంలో మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు చచ్చిపోవడం జరుగుతుంది ఇలా చావకుండా ఉండాలి అంటే ఆకులను మంచిగా ఉంచుకోవాలి ఎక్కువగా జంతువులను వాటి దగ్గరికి రానివ్వకుండా ఉండాలి జంతువులు రావడం వల్ల ఆకులను తింటాయి అలాగే కొమ్మలను కూడా విరగడం జరుగుతుంది

దీన్ని కూడా అరికట్టడానికి మనం పురుగుల మందుని వాడాలి ఇలా పురుగుల మందుని వాడితే చెట్టును మంచిగా చూసుకోవచ్చు అలాగే మనం ఆకులను ఖరాబు అయిన ఆకులను ఎప్పటికప్పుడు తెంపి మంచిగా చూసుకుంటే చెట్టు ఎదుగుదల పెరుగుతుంది ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే చెట్టు బ్రతకడం జరుగుతుంది